విజయనగరం జిల్లాలో మగవారితో సమానంగా ఆడవారికి సామాజికంగా కాని ఆర్థికంగా కాని ఉద్యోగ పరంగా కాని కుటుంబ పరంగా కాని సమాన అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ విద్య తల్లిదండ్రులు విద్యావంతులవడం వలన ఆడవారిని కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్లో కాని ఉద్యోగాల్లో కాని మిగతా విషయాల్లో కాని ప్రోత్సహించడం జరుగుతుంది లేడీస్ కూడా ఎక్కువ విద్యావంతులు అవ్వడం వల్ల వాళ్ళు వారు కావలసినటువంటి హక్కులు కాని గుర్తింపును కాని వాళ్ళు కూడా తెచ్చుకోవడం జరుగుతుంది ఈ విధంగా కొంచెం లింగ వివక్షిత అనేది కొంతవరకు రూపుమాపుతూ జరుగుతూ జరగడం రూపుమాపుతూ రూపుమాపడానికి కృషి జరుగుతూ ఉంది